నమస్కారం మా ప్రాంతాల్లో సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వంటి వార్తా పత్రికలు బాగా దొరుకుతాయి ఈ పత్రికల్లో అన్ని రంగాలు సమాచారాన్ని అందిస్తారు విద్యార్థులకు ఈ పత్రికలు చాలా ఉపయోగపడతాయి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇవి సహాయపడతాయి నేను నమస్తే తెలంగాణ ఈనాడు పత్రికలను బాగా చూస్తాను ఈ రెండు పత్రికలు నిజమైన వార్త వార్త అందిస్తాయి నాకు సినిమా క్రీడా కాలమ్స్ అంటే చాలా ఇష్టం సినిమా కాలంలో ప్రస్తుత సినిమాా రంగం గురించి క్రొత్త సినిమాలు దర్శకుల గురించి తెలుస్తుంది క్రీడాకాలంలో క్రీడాకారులు సాధించిన విజయాలు జరుగుతున్న పోటీలు క్రీడాలో నైపుణ్యం గురించి తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఈ పత్రికలు స్థానిక వార్తలు రాజకీయ వ్యవ వ్యాపార సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా సమాచారం అందిస్తాయి వీటి ద్వారా మనం ప్రాంతంలో జరిగే విషయాలు ప్రభుత్వ పథకాలు వ్యాపార అవకాశాలు తెలుసుకోవచ్చు ముఖ్యంగా వివిధ ప్రాంతంలో ప్రజలు అభిప్రాయం సమస్యలు కూడా ఈ పత్రికల ద్వారా తెలుస్తాయి ఈ వార్తా పత్రికలు సమాజానికి చాలా ఉపయోగపడతాయి వీటిని చదవడం ద్వారా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు జ్ఞానాన్ని పెంచుకోవచ్చు ధన్యవాదాలు